హలో మ్యామ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ శ్రావణి మ్యామ్ రీసెంట్గా మీకు హాస్పిటల్కు వచ్చాను కదా మ్యామ్ డెంటిస్ట్ గురించి మ్యామ్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది అవును మ్యామ్ వాటితోనే పైన అప్పర్ జాకి ఇంకా నొప్పి పెడుతుంది మొత్తం తిననీకి వస్తలేదు లోపల కురుపులు కూడా అయినాయి మొత్తం అసల అన్నం తిననీకి వస్తలే బ్లడ్ బ్లడ్ వస్తుంది చాలా కష్టం అవుతుంది మ్యామ్ చాలా పెయిన్ కూడా వస్తుంది మ్యామ్ తినడానికి రా మ్యామ్ సరే అండి ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మ్యామ్ నొప్పి రావడానికి నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఇవ్వరా ఇంకా తగ్గినట్టు అనిపించట్లేదు మ్యామ్ ఎక్కువ వస్తుంది

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ